గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం గోవు యొక్క పాలు మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనది ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించడం ఎంతో శుభసూచకంగా భావించబడింది శ్రీకృష్ణ పరమాత్మ గోపాలుడిగా వ్యవహరించడని పురాణాలు చెబుతున్నాయి ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంప్రదాయ సంపదలకు ప్రతీక గోమాత భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత మానవ జాతికి ఆవుకు ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు